నేను కూడా మ్యాగజైన్లు బ్లాగ్లు న్యూస్ పేపర్లు చదువుతాను ఇవి నేడు మనకి అవసరమైన తాజా సమాచారాన్ని అందిస్తుంది మన ఆలోచనలను విస్తరించడానికి కూడా సహాయ పడుతుంది ప్రత్యేకంగా మ్యాగజైన్లు నాణ్యమైన సమాచారాన్ని ప్రత్యేక అంశాలపై ఉంటాయి అలాగే బ్లాగ్లు వ్యక్తిగత అనుభవాలు మంచి విలువైన సూచనలను ఇచ్చే అవకాశం కల్పిస్తాయి పుస్తకంతో పాటు నేను న్యూస్ పేపర్లు కూడా చదువుతాను ఈ రోజుల్లో ప్రపంచంలో ఏమి జరుగుతున్నా ఆ సమాచారం వెంటనే తెలుసుకోవడానికి న్యూస్ పేపర్లు ఒక మంచి మార్గం అలాగే కొన్ని మ్యాగజైన్లు కూడా సాంస్కృతిక క్రీడా ఆర్థిక విషయాలు గురించి లోతైన విషయాలను గురించి తెలుసుకోవచ్చు వాటిని చదవడం నాకు చాలా ఇష్టం తరచు బ్లాగ్లు మ్యాగజైన్లు న్యూస్ పేపర్లు చదువుతూ ఉంటాను వీటి ద్వారా నేను కేవలం సమకాలీన వార్తలు మాత్రమే కాదు వివిధ విషయాలపై లోతైన విశ్లేషణలు కూడా పొందుకోవచ్చు ఇవి నా అభిరుచులను పెంచుతుంది పుస్తకాలతో పాటు నేను చాలా సమయం మ్యాగజైన్లు మరియు న్యూస్ పేపర్లు చదువుతాను అవి ప్రపంచంలోని ప్రధాన సంఘటనలను వాణిజ్య రాజకీయ పరిణామాలు గురించి నాకు తాజా సమాచారం అందిస్తాయి నేను కొన్నిసార్లు బ్లాగ్ను కూడా చదువుతాను ఎందుకంటే అవి వ్యక్తిగత అనుభవాలు మరియు అందరికీ ఉపయోగపడేలాగా ఉంటుంది నేను పుస్తకాలు కాకుండా బ్లాగ్లు మ్యాగజైన్లు న్యూస్ పేపర్లు చదవడం ఇష్టపడతాను అవి ఎప్పుడూ నాకు ఉపయోగపడుతుంది ఇవి కొత్త విషయాలు తెలుసుకోవడానికి వివిధ కోణాలుగా ఆలోచనలకు ప్రేరణను అందిస్తుంది చాలా ఉపయోగపడడం వల్ల నాకు జ్ఞానం పొందుతాను